మా చుట్పటూక్కల ఎక్కువ మంది ఇష్టపడే ఆహారం ఏంటంటే చాపల పులుసు మాకు చాపల పులుసు ఫేమస్ వాటినీ మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆన్లైన్లో జొమాటో స్విగ్గీ లేదా హా రెస్టారెంట్ ఆప్షనల్గా కూడా కాల్ చేసి తెప్పించుకోవచ్చు మా ఇంటి చుట్టూ పక్కల వాళ్ళందరికి మా ఏరియాలో చేపల పులుసు అంటే ఫుల్ ఫేమస్ ఎక్కువ మంది ఇష్టపడతారు అలాగే మా ఇంటి కాడ కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసారు దాంట్లో అందరికి ఇష్టమైన ఆహారాలు చాలా వెరైటీస్ న్యుడిల్స్ ఫ్రైడ్ రైస్ బిర్యానీస్ అల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి అవి అందరికి నచ్చుతున్నాయి కానీ అది ఎంత మంది రుచి చూడాలనుకుంటున్నారు కానీ కొంచం ఆ రెస్టారెంట్ దూరంగా ఉండడం వల్ల చూడాలని అనుకోవడం లేదు కొద్దిగా మీరు మా ఫ్రెండ్స్ అందరికి వారికి నచ్చే ఆహారాలని నేను ఆర్డర్ చేయాలనీ అనుకుంటున్నాను వారికి అడిగి చెప్తాను వాళ్ళకి కారం ఇష్టమా తీపి ఇష్టమా అనేది అన్ని వాళ్ళనే అడిగి చెప్తాను మశాలాకు వంటకాలు ఇష్టమా అనేది మీ రెస్టారెంట్లో అన్నీ బాగున్నాయి మాకు అన్నీ విధాల నచ్చినవి మీరు మా ఫ్రెండ్స్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ హోటల్లో ఆర్డర్ చేస్తాను ఓకేనా అండి